హలో చెప్పండి ఎవరు చెప్పండి

పెయిన్ ఏమైనా ఉందా అండి పెయిన్ లేకపోతే ఏం టెన్షన్ తీ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి మీరు ఒకసారి నాకు విజిట్ అవ్వండి విజిట్ అయితే మీకు ఏ సొల్యూషన్ ఏదైతే ఉంటుంది మీకు చెప్తాను మీకు అన్ని ఎన్ని డేస్ అయింది అండి

ఎక్కడ ఉంటారు అండి మీరు సంగారెడ్డి దగ్గరనా ఇక్కడ మన శ్రీనగర్ ఐడియా ఉందండి మీకు

ఇంకా ఎక్కడ సంగారెడ్డిలో ఎక్కడుంటారు అండి మీరు ఓకే లోకలేనా అచ్చా ఓకే అయితే మీకు దగ్గర అయితే మీరు ఒకసారి మీకు అపాయింట్మెంట్ తీసుకొని క్రింద మీరు వచ్చిన అపాయింట్మెంట్ తీసుకొని ఉండండి వెయిట్ చేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఉంటుంది అప్పుడు మీరు చూసి మనం ఏదైనా సొల్యూషన్ ఉంటే చేద్దాము పెయిన్ పెయిన్ లాంటిది అయితే ఏం లేదు కదండీ

ఎంత ఎంత వరకు దిగినాయి అండి పండ్లు ఓకే ఓకే దానికైతే పక్కా దానికి అయితే కొంచెం సొల్యూషన్ ఓకే ఓకే సొల్యూషన్ అయితే పక్కా ఉంటుంది అండి మీకు పక్కా క్యూర్ అవుతుంది దానికో పెట్టడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది మీరు అయితే ఒకసారి వి విజిట్ చేసి చెప్తే మీకు ఏదైనా సొల్యూషన్ అయితే పక్కా దొరుకుతుంది మీకు ఓకే ఓకే